హలో మేడమ్ జ్యువలరీ షాప్ నుండి మాట్లాడుతున్నారా ఏమేం ఏమేం డిఫరెంట్ డిఫరెంట్ అకేషనే మేడమ్ ఫెస్టివల్ పర్పస్ మ్యారేజ్ మ్యారేజ్ పర్పస్ ఒక టె పది పది తులాలు అంతే హారం కొంచం హారం కొంచం పెద్దగా లాకెట్ వచ్చేటట్టు చేయండి మేడమ్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఉంటారు మేడమ్ మేము వచ్చి డిజైన్ చూసుకోవడానికి ఏ టైమ్కి ఓకే కొనడమే లేదు లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి కదా ఓకే అండీ వస్తాము ఓకే